నమస్తే సార్ మేము నిన్న డిమార్ట్లో లేస్ ప్యాకెట్ కొనుక్కున్నాము ఆ నూడిల్స్ లేస్ ప్యాకెట్లో ఫుల్గా ఎయిర్ తప్ప ఇంకేమీ లేదు అది మొత్తం ఎయిర్తోటే ఫుల్ అయ్యింది దాంట్లో ఓన్లీ సిక్స్ చిప్స్ ఉన్నాయి ఆ ప్యాకెట్ వచ్చేసి యాభై ఐదు రూపాయలు తీసుకున్నారండి ఆ యాభై ఐదు రూపాయలు ప్యాకెట్లో ఆరు చిప్స్ ఉన్నాయండి నాకు అయితే నా ప్రోడక్ట్ నచ్చలేదు అండి డబ్బులైతే వేస్ట్ చేసుకున్నామేమో అనిపించింది ఎయిర్ బదులు చిప్స్ నింపితే కొంచెం తిన్నట్టు ఉంటుంది అదే చిప్స్ వేసి ఆ చిప్స్ వేసేసి ఎయిర్ నింపేస్తున్నారు రవి ఏమో ఎక్కువ ఉన్నాయని అందరూ తీసుకుంటున్నారు అది ఒకటే నాకు నచ్చలేదు దాంట్లో ఎయిర్ తప్ప ఇంకేం ఉండట్లేదు సో దాన్ని కొంచెం ఎయిర్ తగ్గించి చిప్స్ పెంచి ఎక్కువ ఇవ్వండి బాగా చేయండి ప్రోడక్ట్ వచ్చేసి నాకు నచ్చలేదు అందుకే నేను ఇలా చెప్పాను థాంక్ యూ సార్